కళా పరిశ్రమకి టెక్నాలజీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది కళా పరిశ్రమలో ఉన్నటువంటి నటులైతే కాని నటీ నటీమణులు కాని ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు ఈరోజుల్లో సినిమాలన్నీ గ్రాఫిక్స్ మరియు విఎఫ్ఎక్స్లతో కూడినటువంటి సినిమాలు వస్తున్నాయి ప్రతి సినిమాకి వందల కోట్లు వెచ్చించి బాగా టెక్నాలజీని ఉపయోగించి బాగా తీస్తున్నారు అలాగే టెక్నాలజీని ఉపయోగించి తీసిన సినిమాలన్నీ కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఈ టెక్నాలజీ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తుందని నేను అనుకుంటున్నాను కళా పరిశ్రమ కళాకారులను బ్రతికించటానికి అందులో టెక్నాలజీ నేర్చుకుని టెక్నాలజీ పరంగా వేళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది